అవును సార్ మీకు గార్డెన్ డిజైన్ చేయను ఉందా బావుంది సార్ మీకు ఎలాంటి గార్డెన్ కావాలి వాపర్ గార్డెన్ లాంగ్ గార్డెన్ ఇలా కిచెన్ వార్డెన్ అది చాలా మంచిగా ఆలోచంది సార్ మీ దగ్గర ఎంత స్థలం ఉంది మంచి స సార్ మీకు ఎలాంటి గార్డన్ ఎట్లా సగ నీకు నీది సగఫగా ఎలా ఉంది సార్ అది సూపర్ సార్ మంచి మొక్క ఎలాంటి మొక్కలు కావాలి సార్ మీకు చరా బాంది సార్ మీరు ్యాన్ కూడా ఉండాలనుకుట్టుగా చాలా మంచిగా కాాలి సార్ పిల్లలు ఆడుకోవడం కూడా మీకు చాలా ఇష్టంగా ఉన్నట్టుంది స డెకరేటివ్ ప్లాంట్స్ కూడా కావాలా సార్ మీకు సూపర్ సార్ వాకింగ్ కోసం కూడా మీకు పాత్రే కూడా కావాలంటే చెప్పండి సార్ మీరు చేసేస్తాం అది అలా అయితే నేచురల్ స్టోన్స్ వాడితే అందంగా ఉంటుంది సార్ ఎల్ఈడి ైట్స్ వాడతాం సార్ గార్డెన్ లైట్ పెడదాం సార్ వాటి వల్ల సుందరంగా కనిపిస్తుంది అవునుంది సార్ డ్రిప్లికేషన్ వల్ల మనకి నీటి సరఫగా మంచిగా ఆదా అయితుందింది సార్ చక్కతో ఫెన్స్ పెడితే చాలా ఆనందంగా ఉంటుంది సార్ లేకపోతే ఇగ మిటా ఫెన్స్ కూడా బాగుంటా ఉుంది బావుంది సార్ మీ బడటం అదాం ఒకటకు ఆ బడ్జెట్లో గార్డెన్ డిజైన్ చేయగలం సార్ సు పద్ె నుంంచి పన్నెండు రోజలువుతుది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు గార్డెన్ రెడీ అయ్యాక మీకు ఎంతో ఆందంగా చూస్తాారు సార్ చాలా అందంగా ఉంటుంది ఇగ మీరు నాకు చాలా బాగా చేశాారని చెప్పతాారు సార్ అదోథం సార్ మీకు హైబ్రిడ్ ముొక్కలు ఏమన్నానా కావాలా సార్ మీకు ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ కాగాని సరే సని ఓకే సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్ మీకు కాార్డని అందంగా మాకుతం మా బాధ్యత సార్ మరి